హలో మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ మీది భావన డ్యాన్స్ స్టూడియోనా మ్యామ్ ఇక్కడ మీ ఏరియాలో చాలామంది అడిగితే మీది మీ స్టూడియో చాలా మంచిదని చెప్పారు అవును మ్యామ్ మీ దగ్గర ఏం డ్యాన్సులు ఉంటాయి మ్యామ్ టైప్స్

మాది నాకు కూచిపూడి కావాలి మ్యామ్ లేదు మ్యామ్ మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు అందుకనేసే మీ మీది మీ స్టూడియో బాగుంటుందనేసి మీకు కాల్ చేసాను మ్యామ్ ఒక టెన్ డేస్లో అయితం కాస్ట్యూమ్స్ మీ మీరే ప్రొవైడ్ చేస్తారా మ్యామ్ అవునా ఆఫర్ ఎంతుంది మ్యామ్ వన్ వీక్లో అవునా వన్ వీక్ లోపు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఉందా మ్యామ్ మరి మా ఫ్రెండ్స్ని తీసుకుని కూడా వస్తా మ్యామ్ నేను

టైమింగ్స్ మ్యామ్ స్టూడియోవి అవునా కొంచెం తొందరగా నేర్చుకోవాలి మ్యామ్ నేను ఆన్లైన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ఆఫ్లైనేనా ఇంకా ఏముంటాయి మ్యామ్ ఎట్లాంటి ఇంకా హిపాప్ ఉంటుందా మ్యామ్ అంటే మా ఫ్రెండ్స్కి హిపాప్ కావాలి బంజారా ఇవ ఇవన్నీ కావాలి అదే అన్నీ ఉంటేనే కదా మ్యామ్ నేర్చుకోవాలి ఓకే త్యాంక్ యూ మ్యామ్